నమస్కారం దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు శ్రీ కృష్ణ దేవరాయలు తెలుగు భాష మన భారతదేశం సంస్కృతిని ప్రదర్శిస్తూ ఉంటుంది ఎందు కాళిడిన మనం మన తెలుగు భాష యొక్క గొప్పదనాన్ని మర్చిపోకూడదు తెలుగు భాషా సంస్కృతికి అంకితమైన చాలా సంస్థలు ఉన్నాయి అందులో తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ అకాడమీ లాంటివి ముఖ్యమైనవి ఇవి మన తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని రానున్న తరాలకు తెలియజేయడమే కాకుండా ఆ సాహిత్యం కలలను మరియు ఆ సంస్కృతిని ప్రోత్సహిస్తూ మన రానున్న తరాలకు వాటి గొప్పదనాన్ని వాటి విలువలను తెలియజేస్తూ ఉంటాయి ఇవి రకరకాల కోర్సులను పరిశోధన కార్యక్రమాలను ఏర్పరిచి రకరకాల ప్రచురణలను నిర్వహిస్తూ ఉంటుంది తెలుగు భాష దినోత్సవం లాంటి కార్యక్రమాల వలన మన తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని మన తరాలకు భవిష్యత్ తరాలకు మనం తెలియజేయగలము ప్రతి సంవత్సరము ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన రామూర్తి జయంతీ సందర్భంగా తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటాము

తెలుగు భాష దినోత్సవం ద్వారా మన తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని తెలియజేసే కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటాము ప్రపంచ మహాసభల్లో కూడా తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ప్రపంచానికి మన తెలుగు భాష గొప్పదనం గురించి వ్యక్తం చేస్తూ మన రానున్న తరాలకు తెలుగు భాష యొక్క విలువను తెలియజేయడానికి ఈ సంస్కృతి మన సంస్కృతిని తెలియజేయడానికి రకరకాల సంస్థలు కార్యక్రమాలు జరుగుతున్నాయి ధన్యవాదములు